మన తెలంగాణలో తెలంగాణ స్టాంపు మీద ఒక న్యాణ్యానికి సంబంధించిన స్టాంపు ఖచ్చితంగా ఉంటుంది అలా కాకుండా వేరే ఉంటే అవి దొంగ నాణ్యాలు దొంగ నోట్లు అంటారు అది ఎలా గుర్తుపట్టాలంటే నోటు పైన గాంధీ తాత బొమ్మ ఉంటుంది అలా కాకుండా ప్రతీ నోటుకి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది మన రి మన సిగ్నేచర్ ఉంటుంది ఆ సిగ్నేచరు లేకపోయినా కనిపించకపోయినా ఆ నెంబర్సు ఉండకపోయినా లో నోటు పైన యాభై భాషలుంటాయి అలా లేకపోయినా ఏదైనా మార్పు కనిపిస్తే అది చెల్లే నోటు కాదు నాణ్యం పైన కూడా అంతే నాణ్యాలు మన నాణ్యాలకి వేరే నాణ్యాలకి డిఫరెన్స్ ఉంటుంది అట్లాంటి వాటిని గుర్తుపట్టాలి స్టాంపుడు నాణ్యాని కి ఉత్తి నాణ్యానికి తేడా తెలుస్తుంది వాటికి వా వేరే విలువ ఉంటుంది స్టాంపు వాటికే విలువిస్తాము మనము